ఐదు పది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాలుగు ఎనిమిది పంతొమ్మిదొందల డెబ్భై ఐదు పద్నాలుగు ఎనిమిది రెండు వేలు ఒకటి నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరు పద్నాలుగు ఒకటి రెండు వేల ఒకటి